నాకు సంగీతానికి సంబంధించిన షోలు అంటే ఎక్కువగా నేను చూస్తాను అవి అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అందులో పాల్గొన్న వారు వారంటే నాకు అందులోని వాగ్దేవి అంటే ఇండియన్ ఐడియల్లోని ఆవిడ పెద్ద సింగర్ అన్నమాట టైటిల్ విన్నర్ ఆవిడ అంటే నాకు చాలా ఇష్టం ఆవిడ గాత్రం కానీ ఆవిడ చేసే ఆ సింగింగ్ చేసే విధానం కానీ నాకు చాలా ఇష్టం అన్నమాట ఒక ఫోక్ సాంగ్ తీసుకున్న ఒక మెలోడీ సాంగ్ తీసుకున్న ఒక భక్తి గీతం తీసుకున్న ఏదన్నా సరే ఆ సంగీతానికి ఆ పాట చేయాల్సిన న్యాయం ఆవిడ చేస్తుంది అన్నమాట కాబట్టి నాకు వాగ్దేవి సింగర్ అంటే నాకు చాలా ఇష్టం ఆవిడని చూసి కూడా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను చాలా విషయాలు నేర్చుకున్నాను అలాగే సరిగమప అది కూడా నేను చూస్తా ఉంటాను జీ తెలుగులో వచ్చే ప్రోగ్రాము అందులోని నాకు యశస్వి అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన కూడా చాలా బాగా పాడతారు ఆయన ఎక్కువగా మెలోడీ సాంగ్స్ మాత్రం చాలా బాగా పాడుతారన్నమాట మెలోడీ సాంగ్స్ ఎలా పాడాలి ఎక్కడ మనం ఎలాగ పాడితే మన వాయిస్ ఎక్స్ప్రెస్గా అవుతుందో మన వాయిస్ ఎలా డెవలప్మెంట్ అవుద్దో అయితే నేను ఆయనను చూసి నేను నేర్చుకున్నాను నేను కూడా ఈ షోలు చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయి చాలా నాలో నేనే ఇన్స్పిరేషన్ పెంచుకొని నేను కూడా అలా సింగింగ్ చేయాలి అని నేను కూడా చాలా వరకు పాటను ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటు ఉంటాను చాలా వరకు ఈ షోలు ద్వారా నేను కూడా నా వాయిస్ని నేను మెరుగుపరుచుకొని బోల్డన్ని భక్తి గీతాలు ఏంటి ఇలా నాకు నచ్చిన సాంగ్స్ అన్నీ నేను పాడాలని అనుకుంటాను అలా పాడతాను అన్నమాట ఇంకా వీక్ఎండ్స్ అయినప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అందరం సరదాగా బయట కూర్చున్నప్పుడు గట్టా మేము ఎక్కువ వీటి కోసం మేము సంగీతాన్ని గూర్చి ఎక్కువ మాటలు చెప్పుకుంటు పాటలు గట్ట ఎక్కువగా పాడతాం